నేను వ్యాపారం చేసేటప్పుడు ఎక్కువగా నాణ్యత ఉన్న వస్తువులను తీసుకొని వస్తాను అలా అయితే చాలామంది ప్రజలు మరియు జనం నా వస్తువులను కొనడానికి చూస్తారు అలా చాలా మంచి నాణ్యతమైన వస్తువులను తీసుకొచ్చి వాళ్ళక అమ్ముతాను మా వ్యాపారంలో చేరడం వల్ల ప్రయోజనాలు ఏమంటే మేము ఎక్కువ నాణ్యత ఉన్న వస్తువులని అమ్ముతాము కాబట్టి ఎక్కువగా ప్రజలు మా దగ్గరికి వస్తారు మేము చాలా నమ్మకంగా ఉంటాము అంతేకాకుండా మేము చాలా మంచి వాళ్ళము వ్యాపారంలో ఎప్పుడైనాయని చెడుబుద్ధి ఉండకూడదు చెడుబుద్ధి ఉంటే మీ వ్యాపారం వెనకబడిపోతుంది అలాగే మీ వ్యాపారం ముందుండాలంటే మీరు ముఖ్యంగా నాణ్యత మరియు ప్రజలను ఆకర్షించే వస్తువులను తీచ్చ తీసుకొచ్చుకొని రావాలి ఇది చాలా ముఖ్యం వ్యాపారం చేసేటప్పుడు ఎవరిని మోసం చేయకూడదు అలా మోసం చేసేది ఎప్పుడో ఏదో ఒక రోజు మనకుోలనే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ వ్యాపారం చేసేటప్పుడు చాలా మంచిగా నాణ్యత అంతే కాకుండా మంచి ఒక ప్రైస్లో మనం అన్ని అమ్మాలి అప్పుడైతే మన వ్యాపారం చాలా బాగా కొనస అగుతుంది మన వ్యాపారంలో చాలా మంచివాళ్ళు చేరడం మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి మంచి వాళ్ళుంటే నమ్మకంగా ఉన్నవాళ్ళు వాని ఎవరిని మోసం చేయకూడదు అలాంటి వాళ్ళు వ్యాపారంలో ఉండాలి